నేను సమయం తక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా మ్యాగీ చేసుకోవడానికి ఇష్టపడతాను ఎందుకంటే మ్యాగీ ఐదు నిమిషాలల్లో అయిపోతుంది అని టీవీలో చూపిస్తారు కానీ ఐదు నిమిషాలలో అయిపోదు పది నిమిషాలలో అయిపోతుంది మళ్ళీ అది ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను మ్యాగీ చేసుకుని తినడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఇప్పుడు నేను ఎటైనా ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది అనుకో ఆ రోజు నేను లేటుగా లేచిన అనుకో ఆఫీస్కి పోవాలి కాని కంపల్సరి తిని పోవాలి ఎందుకంటే ఆకలి అవుతుంది కాబట్టి మళ్ళీ వర్క్ సరిగ్గా చేయలేము కాబట్టి ఐదు నిమిషాలలో కావాలి కాబట్టి నేను మ్యాగీ చేసుకుని తిని పోతాను వస్తువులు కూడా దానికి ఎక్కువ ఏం అవసరం ఉండదు ఎందుకంటే ప్యాకెట్లోనే వస్తుంది కాబట్టి ఒక టమాటో ఒక మిర్చి కట్ చేసుకుని వేసుకుంటే అయిపోతుంది ఎక్కువ కూరగాయలు కూడా అవసరం లేదు ఎందుకంటే దాంట్లోనే చి అది అన్ని మసాలా ప్యాకెట్ వస్తుంది కాబట్టి ఈ అండ్ వాటర్ ఉంటే సరిపోతుంది మళ్ళీ మ్యాగీ కూడా ఇష్టపడి తింటాం అది కూడా ఒక పది రూపాయల ప్యాకెట్లు రెండు తెచ్చుకుంటే సరిపోతుంది కాస్ట్ కూడా తక్కువనే దానికి నూనె టమాటో మిర్చి అవి ఉంటే అయిపోతుంది ఎక్కు క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు లేకుంటే లేదు అసలు కూరగాయలు లేకుండా ఓన్లీ ఆ మసాలా పొడి వేసుకొని చేసుకుంటే అయిపోతుంది దానికి ఎక్కువగా వస్తువులు అవసరం పడవు కాబట్టి అవి చేసుకొని తింటే కడుపు కూడా నిండుతుంది మన ఆకలి కూడా తీరుతుంది అందుకే నేను అది చేసి తక్కువ సమయం ఉన్నప్పుడు ఏదైనా అర్జెంటు వర్క్స్ ఉన్నప్పుడు అది చేసుకొని తిని పోతాను లేకుంటే అది చేసుకొని బాక్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటాను